హలో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ నుంచి మాట్లాడుతున్నాను ఎవరు

ఓకే ఓకే అమ్మ ఓకేనమ్మ అంటే మీకు ఇంటర్ పర్సెంటేజ్ ఎంతొచ్చిందమ్మా ఓకే ఓకే మీరు ఎంసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారండి ఓకే ఎంతొచ్చిందమ్మా ర్యాంకు ఓకే అంటే సెవెంటీన్ తౌజండ్ అంటే మీ క్యాస్ట్ ఏంటమ్మా అంటే ఓసి అంటే స్కాలర్షిప్ అవైలబిలిటీ ఉందో లేదో చూస్తాము ఓకే డే స్కాలర్ సెవెంటీ తౌజండ్ అంటున్నారు కాబట్టి ఓసీకి ఏంటమ్మ అదే మీకు పర్సెంటేజు ఇంకా తౌజండ్స్లోపు వస్తేనే అవకాశం ఉంటుంది మీది ర్యాంక్ సెవెంటీన్ తౌజండ్ అంటే ఫీజ్ అమోంట్ కట్టుకోవాలమ్మ మీరు కాలేజీకొచ్చి ఒక్కసారి డీటెయిల్స్ అవి కనుక్కోండి అంటే ఇప్పుడు ఏదైనా అంటే పేమెంట్ సీటే కాబట్టి మీరు ఒకసారి కాలేజీకొచ్చి రండి అంటే మీకు ఫీజ్ రీయెంబర్స్మెంట్ అంటే ఎక్కువలో వచ్చింది కాబట్టి ర్యాంక్ అవకాశం లేదు ఒక్కసారి కాలేజీకి వచ్చి విజిట్ చేయండమ్మ మీకు ఏ గ్రూప్ ఏదో గ్రూప్ ఏది బాగుంటుందో కాలేజీ డిటెయిల్స్ అవి చెప్తాను అవకాశం ఉంటే ఫీజ్ కన్సెషన్ కూడా ఇస్తాము ఓకేనమ్మ